చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అనే నానుడి రామాయణంలో హనుమంతుని పాత్ర ఆధారంగా పుట్టింది రావణుడు సీతమ్మ జాడ తెలుసుకొని రమ్మని హనుమంతుని లంకకి పంపిస్తాడు హనుమంతుడు లంకకి వెళ్లి సీతమ్మని చూసి రావణుడితో మాట్లాడి లంకని దహనం చేసి వస్తాడు రావణడు కేవలం సీతమ్మ జాడ తెలుసుకుని రమ్మంటే హనుమంతుడు లంకని దహనం చేసి రావడం వల్ల ఈ నానుడు పుట్టింది ఎవరైనా ఒక పని చెప్పి వాళ్ళు చెప్పినదానికంటే ఎక్కువ పని చేసినప్పుడు ఈ నానుడిని వాడుతారు ఉదాహరణకి ఒక వ్యక్తిని ఒక వస్తువు కొనమని పంపినప్పుడు ఆ వ్యక్తి ఆ వస్తువుని కొనడంతో పాటు మిగతా అవసరమైన వస్తువులు కూడా కొనుక్కొని వస్తే చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని అంటారు అంటే చెప్పిన దానికంటే ఎక్కువ పని చేశాడు అని అర్థం ఈ నానుడిని వాడడానికి కారణం హనుమంతుడు తన తెలివితేేటలతో బలంతో రావణుడికి బుద్ధి చెప్పడం అలాగే ఎవరైనా చెప్పిన దానికంటే ఎక్కువగా పని చేసినప్పుడు వాళ్ళ తెలివితేేటలు సామర్థ్యాన్ని మెచ్చుకోవడానికి ఈ నానుడిని వాడతారు